ఈ హెడ్ ఫోన్స్ వచ్చేసి నేను విజయనగరంలో తీసుకున్నాను అండి ఆరు నెల్లు వారెంటి కూడా ఇచ్చారు ఇంక వారేంటి పూర్తికాక ముందే ఇయర్ ఫోన్స్ సరిగా పనిచేయడం లేదు క్వాలిటీ అసలు బాగా లేదు కాల్స్ వచ్చిన సరే సౌండ్ బాగా వినిపించడం లేదు సరిగా కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాను అలాగే సాంగ్స్ విందాం అన్న కూడా సౌండ్ బేస్ బార బాగలేదు అండ్ అలాగే ఛార్జ్ కూడా సరిగా కాయడం లేదండి పెట్టిన వెంటనే ఎలా అంటే అలా అయిపోతుంది సరిగా లేదు ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అసలు ఏమి బాగా లేదు అండి బాగుందని చెప్పి తీసుకున్నకాని ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగాలేవు ఛార్జ్ అసలు కావడం లేదు ఎలా పెడితే అలానే అయిపోతుంది బేస్ అయితే అసలు ఏం బాగలేదు అండ్ క్వాలిటీ అస్సలు బాగాలేదండి ఇయర్ ఫోన్స్ ఎం బాగలేవు ఇయర్ ఫోన్స్ అయితే